నేను వహీరా మాట్లాడుతున్నాను సార్ మీ కాలేజ్లో శ్రీవివేకనంద డిగ్రీ కాలేజా నేను ఇప్పుడు డిగ్రీ చదవాలనుకుంటున్నాను సార్ అదే కోర్సెస్ ఏదన్నా ఆఫర్ ఉందా సార్

సరే సార్ ఇప్పుడు ఈ కోర్స్ తీసుకోవాలంటే మేము ఎప్పుడు వచ్చి కలవాలి సార్ మిమ్మల్ని నేనొచ్చి టూ థౌసండ్ టూలో సార్

అవును సార్ సరే సార్ చూసాం సార్

సరే సార్ సరే సార్ సరే సార్ సరే సార్ సరే సార్ సరే సార్

సరే సార్ సరే సార్

సరే సార్ సరే సార్ సరే సార్ సరే సార్ ఓకే సార్